కారు లేదా మోటర్ బైక్లో వెళ్ళే బదులు కాలి నడకన లేదా సైకిల్పై వెళ్ళడం చాలా ఆరోగ్యకరం ఎందుకు అనగా కాలి నడక వల్ల మన శరీరానికి వ్యాయామం చేకూరుతుంది అలాగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు ఇంధన ఖర్చుని కూడా తగ్గించవచ్చు